నమస్కారమండి సురేష్ ట్రావెల్స్ అండి అది ఏంలేదు అండి ఇలాగా మా కుటుంబంతో ఒక విహార యాత్రకి వెళ్దాం అని అనుకుంటున్నాం అది ఎక్కడికంటే మన కాకినాడా దగ్గర ఉన్న యానం బీచ్ కి వెళ్దాం అని అనుకుంటున్నాం ఒక టాక్సీ బుక్ చేసుకోవడానికి అంటే చిన్న టాక్సీ అయితే ఎంత పడుతుంది లేదు కొద్దిగా పెద్ద టాక్సీ అయితే ఎంత పడుతుంది అనేది ఒకసారి చెప్పండి అంటే మేము ఒక ఆ నలుగురం ఐదుగురం ఉన్నాం అండి అంటే చిన్న టాక్సీ సరిపోద్దా లేదా పెద్ద టాక్సీ సరిపోతుందా అనేది ఒకసారి మీరు చూసి చెప్తే మేము దాని బట్టి బుక్ చేసుకుంటాం అండి వెళ్ళడానికి అ డ్రైవర్ ఖర్చు క్యాబ్ ఖర్చు ఎంత ధర ఎంత ఉంటుందో ఒకసారి మొత్తం వెళ్లిరావడానికి ఎంత ఖర్చు అవుతుందో ఒకసారి చెప్తే కనుక మేము మీ దగ్గర క్యాబ్ అనేది బుక్ చేసుకుంటాం ఒకసారి చూసి మాకు చెప్పండి ధర ఎంత అనేది అవుతుందో మేము కన్ఫర్మ్ చేసుకుంటాం